నేను తరచుగా అందరితో కలిసి ఉండే ఆటలు ఆడటానికి ఇష్ట పడతాను నేను ఎక్కువగా ఆడే ఆటలు క్రికెట్ మరియు వాలీబాల్ ఇందులో నాకు వాలీబాల్ అనేది చాలా అత్యంతంగా ఇష్టం ఎందుకంటే వీటిలో రెండు జట్టులుగా ఉంటారు ఒక జట్టులో ఉండి వాళ్ళంతా కలిసి కలిసి కట్టుగా ఆడి విజయాన్ని సాధిస్తారు దాని ద్వారా మనకు ఐకమత్యం అనేది ఏర్పడుతుంది మన చుట్టూ ఉన్న వాళ్ళతో స్నేహం ఏర్పడుతుంది వాళ్ళకు ఒకళ్ళని ఒకరు అర్ధం చేసుకోవడం ఒకళ్ళని ఒకళ్ళు ప్రోత్సాహించుకోవడం ఒకరు ఒకరి మాట విని ముందుకు సాగడం అనేది సాగ జరుగుతుంది వీటి ద్వారా నాకు ఎంతోమంది స్నేహితులు అనేది ఏర్పడతారు వా వాళ్ళ ద్వారా నేను ఎంతో సంతోషంగుంటాను నిజానికి ఇదొక చాలా మంచి ఆట దీన్లో ఆడుతూ ఉండగా మనం ఎటువంటి బాధలైనా మర్చిపోయి మానసిక ఉల్లాసాన్ని పొందుతాము ఈ ఆటలో ముందుగా రెండు జట్టులలో ఎవరైతే విజయం సాధిస్తారో వాళ్ళంతా కేరింతలతో ఆనందిస్తూ ఉంటారు